నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ జనవరి ఒకటి నూతన సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర దినోత్సవం